ఈ కాలంలో బాగా చదివిన పిల్లలు అలాా కాకుండా పెద్ద పెద్ద కాలేజ్ చదివిన పిల్లలు ఈ ఐటీను వేరే వేరే కంపెనీలు కాకుండా వాళ్ళు ఎక్కువగా మనకి వ్యవసాయంను చూపు చూ చూపిస్తున్నారు దానికి కారణాలు ఏమిటి అంటే ఇప్ ఇప్పుడున్న కాలంలో చాలా వరకు వ్యవసాయం తగ్గిపోతుంది మనకి బియ్యాలు రేట్లు పెరిపోతున్నాయి ప్లస్ అది కాకుండా మనకి ఇంకా గోధుమ మిగతావన్నీ రేట్లు పెరిగిపోతున్నాయి అదే విద్యావంతులు ఎంతో కొంత మన వ్యవసాయాన్ని పెంచుకుంటే ఈ వ్యవసాయం ద్వారా మనకి మంచి సంపాదన కాకుండా మనకి మంచి మంచి ఆరోగ్యం కూడా ఇస్తుంది ఈ ఆరోగ్యం అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది ఈ కాలంలో మనం చాలా వరకు వేరే దేశ ప్ర ప్రపంచం ఒక ఫుడ్ని బాగా తింటున్నాము సో అది మనం తగ్గించాడాని కోసం మనా చాలా వరకు విద్యావంతులు మనకు వాళ్ళే తోటలు పెట్టేసి పంట పొలాలు పెట్టి పెంచుకోవడాలు వ్యవసాయం చేయడాలు ఇలా అలా అన్నీ రకాలుగా చేసి మనకి ఎంతో రకంగా ఉపయోగపడుతున్న పడుతున్నాయి అది